కుటుంబంలో స్త్రీలు పురుషులనంటే ఇద్దరు సమానమే ఎవరికి తగ్గది వాళ్ళు చేస్తేనే ఆ కుటుంబం సక్రమంగా నడుచుద్ది కాబట్టి పు పురుషుడు ఏందంటే ఏ ఏదైనా కానీ కష్టం అనేది పా నష్టం అనేది అన్ని బయటికి వెళ్ళి పది పది రూపాయలు సంపాదించుకో రావడం కాని మంచి కాని చెడు కాని అన్ని ఆయన చేస్తే ఆయన చేస్తే ఇంట్లో ఇంట్లో ఏందంటే శ్రీ వాటిని సక్రమంగా సరి సరిదిద్దుకొని వాటిని ఏ దేనికి ఏ రూపాయి పెడితే ఇది అవుద్దా దేనికి ఇది చేస్తే పిల్లలు బాగుంటారా అని ఇవన్నీ స్త్రీ ఆలోచిస్తుంది అది ఇదివరకటి రోజుల్లో పురుషుడు సంపాదించడం స్త్రీ ఖర్చు పెట్టడం అనేది ఇది వరకటి రోజుల్లో ఇప్పుడేందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కా సమానంగా ఇద్దరు కష్టపడుతున్నారు ఇద్దరు చేస్తున్నారు ఇద్దరు పిల్లల్ని స సక్రమంగా పెంచాలని చూస్తున్నారు తల్లి ఏందంటే తల్లి తల్లి బాధ్యత ఏందంటే పిల్లల్ని పిల్లలకి మంచి బుద్దులు మంచి ఇదులు అన్ని వాళ్ళకి ఇది చెయ్యాలని తల్లి పా పాత్ర ఉంది పురుషుడు ఏందంటే బిడ్డల్ని బ బయటకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి మంచి పద్ధతులు ఎలా అమర్చుకోవాలి మంచి ఇదుల్లో ఎలా ఏం చెయ్యాలి అన్ని ఇదులు తండ్రి బయట బయట ప్రపంచాన్ని తండ్రే చూపియ్యాలి చూపించాలి చూపిస్తాడు కూడా చూ అట్లా చూపిస్తేనే స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ఇదిగా ఉంటారు స్త్రీ స్త్రీ అనేది ఏందంటే కాబోయే బిడ్డలకు బిడ్డల మనసులో ఏముండేది ఆడపిల్ల అయితే ఆడపిల్లగానైతే స్త్రీ స్త్రీ అనేది బిడ్డ ఆడపిల్ల ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఈ ఈ ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉందనని ఆడపిల్ల మనస్తత్వం తల్లి గమనించగలదు తండ్రైతే మేము మగ పిల్లవాడు మగ పిల్లలుంటే మగ పిల్లలు ఇది గుణగణాలు ఎలా ఉన్నాయో ఏందో అన్ని తండ్రి చు చు చూసూకోగలడు కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరి పోషణ ఒక కుటుంబంలో అనేది ఉండాలి ఇద్దరు కలిస్తేనే మంచి అయినా చెడు అయినా వాళ్ళు చూసుకోగలరు చెయ్యగలరు